రెండు వేల మూడు వందల తొంభై పన్నెండు వేలు ఒక్క లక్ష ముప్పై ఐదు వేల నూట నాలుగు మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల మూడు వందలు పది లక్షల యాభై ఆరు వేల రెండు వందల ఇరవై రెండు